నమస్కారం పా ప్యారడైజ్ రెస్టారెంట్కి స్వాగతం అండి మీకు ఏమి కావాలి అండి వెజ్జా నాన్ వెజ్జా మేడమ్ నాన్ వెజ్లో అయితే చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ వీటిలో ఏవి కావాలి అండి ఉందండి చికెన్లో అయితే చికెన్ దమ్ బిర్యానీ ఉంది చికెన్ మంచూరియా ఉంది చికెన్ నూడల్స్ ఉన్నాయి చికెన్ కర్రీ విత్ రైస్ ఉంది వీటిలో ఏవి కావాలి అండి ఉందండి ఒకటి చికెన్ మంచూరియా చి ఒకటి ఎగ్ మంచూరియా ఒక చికెన్ దమ్ బిర్యానీ ఒక చికెన్ నూడిల్స్ మూడు వాటర్ బాటిల్స్ ఇంకా ఏమన్న కావాలా మేడమ్ సరే మేడమ్ పది నిమిషాలలో వస్తాయి పది నిమిషాలలో వస్తాయి మేడమ్ సరే మేడమ్ మొత్తం కలిపి వెయ్యి రూపాయలు అవుతాయి మేడమ్ ఉందండి ఫ్రై కర్రీ రెండు ఉన్నాయండి ఏమి కావాలి అండి సరే మేడమ్ ఒక రొయ్యల ఫ్రై కూడా యాడ్ చేస్తున్నాము ఇప్పుడు పన్నెండు వందలు అయితుంది అండి మీ బిల్లు ముందైతే తొందరగా ఎగ్ మంచూరియా వస్తుంది మేడమ్ అది తక్కువ టై సమయంలో అయిపోతుంది కాబట్టి ఉన్నాయి మేడమ్ ఏ ఫ్రైడ్ రైస్ ఓకే ఓకే మ్యాడమ్ ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఎగ్ మంచూరియా ఒకటి చికెన్ దమ్ బిర్యానీ ఒక చికెన్ నూడిల్స్ ము మూడు వాటర్ బాటిల్స్ అలా వాటితో పాటు థమ్స్ అప్ బాటిల్స్ మరియు రొయ్యల కర్రీ ఇంతే కదండి థ్యాంక్ యూ మేడమ్ మీకు ధన్యవాదాలు మేడమ్